నన్ను చిత్రలేఖనం ఆరంభించడానికి ప్రేరణ ఇచ్చింది మా మామయ్య ఆయన ఏంటి అంటే నా ఒకటవ తరగతి అప్పుడు చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చెందాను దానివల్ల ఏంటి అంటే నాలో ఉండే లోపాలు కానీ నాలో ఉండే బాధలు కష్టాలు అన్ని దాని ద్వారా నేను తీర్చుకుంటాను దాని ద్వారా ఏంటి అంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది మా మామగారు ఏంటి అంటే ఏ రంగును ఏ రంగుతో కలిపితే ఇంకొక రంగు వస్తుందో ఎలా చేస్తే ఎలాగ గీతలు వస్తాయో ఆ సక్రమణ అంత చెయ్ చెప్పడం ద్వారా నాకు మా మామగారు మీద చాలా చాలా గౌరవం పెరిగింది దీని ద్వారా నాకు చిత్రలేఖనం కూడా చాలా బాగా గీయడం వచ్చింది నేను ఏంటి అంటే ఎవరినైనా గీయడంలో చాలా నైపుణ్యం పొందాను వాళ్ళని గీయడం చాలా ఆనందంగా ఉంటుంది ఎవరైనా చాలా బాగుంది అన్నప్పుడు నా చిత్రలేఖనం బాగుంది అన్నప్పుడు నాకు చాలా ఆహ్లాదం కలుగుతుంది మా మామగారు చెప్పిన మాటలు ఇప్పటికి నా చెవిలో అలాగ ఉన్నాయి ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు అందులో నైపుణ్యం పొందావో అప్పటి నుంచి నిన్ను అందరు పొగుడుతా ఉంటారు అన్నారు ఆ తర్వాత ఏంటి అంటే మమ్మల్ని మమ్మల్ని నేర్పించి మాకు నేర్పించిన మా మామగారు చాలా బాగా కాల కాల కలం బాగా చేస్తారు ఏంటి అంటే తర్వాత ఏ దానికి ఏ రంగు వేయాలి దేనికి ఎలా ఉండాలి అని చెప్పేది మా మామ గారు చాలా బాగా చెప్తారు తర్వాత చిత్ర చిత్రలేఖనం కాలక్రమేణా నా శైలి ఎలా పరిణితి అయ్యింది అంటే చాలా బాగా పరిణయం అయ్యింది చిన్నప్పుడు నేను చిన్న చిన్న బొమ్మలు గీసేదాన్ని ఇప్పుడు చాలా పెద్ద పెద్ద గీ చాలా చాలా పెద్ద పెద్ద బొమ్మలు గీయడం కానీ చాలా అది ఒక నా శైలికి కింద మారింది అది నా కాలక్రమేణా రోజువారి అలవాటుగా మార్చుకున్నాను దాని ద్వారా తద్వారా ఏమిటి అంటే నాకు చిత్రలేఖనం అనేది నా చాలా ఇష్టమైన ఇష్టమైన శైలి కింద కాలం కింద మారింది దీని ద్వారా ఏంటి అంటే చిత్రలేఖనం నాకు చాలా నచ్చిన నాకు నచ్చిన తర్వాత పేరు తెచ్చిన శైలి